మేము ఉపయోగించే యాప్లు అంటే గ్యాలరీ ఒకటి ఫోన్ పే గూగుల్ పే పేటీఎం ఇలాంటివి చాలా యాప్లు మేము వాడుతూ ఉంటాం ఇప్పుడు ఫోన్ పే యాప్ గురించి మనం చెప్పుకోవాలంటే అది మన అకౌంట్ లో ఉన్న డబ్బులు మరొక అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ లేదా వేరొకరికి అత్యవసరంగా డబ్బులు చెల్లించడానికి కానీ ఆ యాప్ అనేది ఉపయోగపడుతుంది అందువలన ఆ యాప్ అనేది చాలా ముఖ్యమైనది మరియు ఫొటోస్ గ్యాలరీ ఆ గ్యాలరీ కూడా మనం ఏదైనా అత్యవసర ఫోటో లను దాచుకోవడం నిల్వ ఉంచుకోవడానికి ఆ గ్యాలరీ అనేది మనకు ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు